చిత్రలేఖనం మధ్యలో నేను ఎప్పుడు ఏ అడ్డంకిని ఎదుర్కోలేదు నాకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఏ పని చేసినా చిత్రలేఖనంలో చాలా ఇష్టపడి చేస్తాను అందువలన ఏ అడ్డంకి లేకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటాను నాకు చిత్రలేఖనం వేసే ముందు కావాల్సిన సదుపాయాలు అన్నీచూసుకొని దానికి సంబంధించి బ్రష్లు రంగులు మరియు నీళ్ళు మరియు కార్డ్ బోర్డ్లు అటువంటివి అన్ని సిద్ధం చేసుకుని లైట్ ఉండేలాగా చూసుకొని వెలుతురు అన్నీ చూసుకుని అప్పుడు ఆ చిత్రలేఖనాన్ని స్టార్ట్ చేస్తాను ఆ చిత్రలేఖనం ఎలా ఉండాలి అంటే ఎదుటివారిని ఉత్తేజపరిచేలాగా అందంగా వేసేలాగా నాకు నేనే కొన్ని విధులను పాటిస్తాను దానివలన నేను ఏ చిత్రం వేసిన నాకు ఏ అడ్డంకి లేకుండా నాకు కా నాకు బాగా సహాయపడుతుంది ఇది నా యొక్క చిత్రలేఖనాకి సంబంధించిన